నమస్కారమండి ఎవరు కావాలండి నమస్తే మ్యాడం

అవునండి రండి వచ్చి కూర్చోండి అది ఫస్ట్ యూనిట్ టెస్ట్ అయిపోయింది కదండి ఫస్ట్ యూనిట్ టెస్ట్ మార్క్స్ వచ్చినాయీ దానికి పేరెంట్స్ మీటింగ్కి అరేంజ్ చేసాం పేరెంట్స్ అందరినీ పిలవాలని చెప్పామండి దానికి చూస్తానండి ఒక్క నిమిషం చెప్తాను పోగ్రస్ రిపోర్ట్ తీస్తున్నాను బాగానే చదవుతాడండి బాగానే అన్నిటిల్లో కూడా బాగా యాక్టివ్గా ఉంటాడు బాగానే వచ్చినాయండి ఇది అన్ని సబ్జెక్టుల్లో కూడా ఇరవై ఐదుకి ఇరవై ప్లస్సే వచ్చినీయి కాకపోతే మ్యాక్స్ ఒకటి కొంచెం వీక్గా ఉంటున్నాడండి ఇది ప్రైవేట్ ఏమన్నా పెట్టిస్తన్నారా మీరు బయట

అదే మ్యాక్సు సరిగ్గా రావట్లేదండి అది ఇబ్బందైపోతుంది మళ్ళీ తర్వాత హయ్యర్కెళ్తే వాళ్ళకి ఇంకా టఫ్గా ఉంటుంది కదండి కొంచెం మీరు చదివిచండి సరిగ్గా చదవట్లే ట్యూషన్ ఏమన్నా పెట్టించండి లే లేదంటే స్కూల్లోనే స్టడీ అవర్ ఎగస్టా స్టడీ అవర్ ఇక్కడ ఉంటుంది టీచర్తో మీరు మాట్లాడుకుంటే పేమెంట్ ఆయన్నీ మీరు మాట్లాడుకుంటే ఇక్కడో ఇక్కడే చదివిచ్చేస్తారండి వాళ్ళు అది మీరు అది ప్రజెంట్ అయితే టీచర్ అయితే తౌజండ్ రూపీసు ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటున్నారండి మంత్లీ అంటే వన్ అవర్ వన్ అండ్ ఆఫ్ అవర్ టూ అవర్సే కదా మళ్ళీ ఆవిడ ఇంటికెళ్ళిపోవాలని అది మ్యాక్స్ అండి మీ అబ్బాయి మ్యాక్స్ ఒకటి వీక్గా ఉంటున్నాడు మిగిలినవన్నీ బాగానే వచ్చినాయి కాదండి అన్నీ ఇరవై ఐదు ప్లస్సే వచ్చినాయి ఇరవై ఇరవై ప్లస్సే వచ్చినాయి ఇదొక్కటే పది దాటింది పదిహేను పదమూడు వచ్చినాయి అంతే అండి ఇదే కొంచెం బాగా వీక్గా ఉంటున్నాడు ఈ మ్యాక్స్ మ్యాక్స్ ట్యూషన్ ఒకటి పెట్టించండి అయితే సరిపోతుంది సరే మ్యాడం బాగానే చదువుతున్నాడండి మిగిలిన సబ్జెక్టులన్నీ బాగానే చదుతున్నాడు మేము చూస్తాంలే మ్యాడం ఏం కాదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ టెన్త్ కదా మె సరే మ్యామ్ చెప్తాం మ్యామ్ ఓకే మ్యామ్ మేము చూసుకుంటాము మీరు రేపటి నుంచైతే ఇక్కడ ఉంచేస్తామండి అయితే ఇంకా ఈవినింగ్ సిక్స్ తర్టీకి పంపిస్తాము మాములుగా అయితే ఫోర్ తర్టీకి అయిపోతుంది స్కూల్ సిక్స్ తర్టీకి పంపిస్తాం డైరెక్ట్ ఇంకా ట్యూషన్ కూడా స్న్యాక్స్ ఏమన్నా ఉంటే ఈవినింగ్ ఫోర్ తర్టీకి పమ్ పెట్టేయండి కొంచెం సరే మ్యామ్ త్యాంక్ యూ మ్యామ్ త్యాంక్ యూ ఓకే మ్యామ్